నమస్తే మేడం మీకు ఇందులో ఏ జ్యూవలరీలో కావాలండి గోల్డా సిల్వరా డైమండ్స్లోనా అండి గోల్డ్లోనా అండి మీ బడ్జెట్ ఎంతండీ అంటే ఇంత బడ్జెట్ అనుకుంటే అంత వరకే చూపిద్దామని అండి కొత్త మోడల్సు చాలా వాటిలో వచ్చాయి అండి అందుకని అవునండి మీరు అలా చెయ్యాలని అనుకుంటున్నారాండి అంటే డైమండ్స్లో కూడా అన్కట్ డైమండ్స్లో కొత్త మోడల్స్ వచ్చాయండి ఇప్పుడూ ఫెస్టివల్ సీజన్ కదండి చాలా వరకు అన్ని కొత్త మోడల్స్ డైమండ్స్లో వచ్చాయండి డైమండ్స్లో చూస్తారాండి అయితే గోల్డ్లో చూపించమంటారా అండి మీకు ఒకా ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటుందండి అవునండి అంటే కొత్తవి కదండీ కొత్త డిజైన్సు ఇవన్నీ వల్ల అంత నుంచి స్టార్టింగ్లో ఉన్నాదండి డైమండ్స్లో అయితే ల్యాక్స్లోనే స్టార్టింగ్ ఉన్నాదండి అంటే మీరు చిన్న పిల్లలకి పెట్టాలని చిన్న పిల్లలకా అండి లేకపోతే పెద్ద వాళ్ళకా అండి ఓకే అంటే మీ పిల్లలకి అంటే ఈ కొత్తగా పుట్టిన పిల్లలికి పెడతారు కదండి అలా ఏమైనా అనుకుంటున్నారాండి అయితే చుపిస్తాను ఆగండి సిల్వర్ అయితే తక్కువే ఉన్నాదండి వెండి అంత ఎక్కువ లేదండి అవునండి దానికన్నా కడియాలు బాగుంటాయి కదండి పిల్లలికి అయితే సరే అండి ఇ ఇవి చూడండి ఇవి గోల్డ్ అండి రింగ్స్ అన్నారు కదండి ఇవి రింగ్స్ అండి వీటి ప్రైజ్ లాంగ్ హారమండి పొడుగ్గా ఉంటుంది అలాంటి హారాలు చూపిస్తానండి ఇవి మీకు నచ్చాయని అనుకుంటున్నానండి ఇవి లాంగువి చాలా బాగున్నాయి కొత్త మోడల్సు చాలా కొత్త డిజైన్స్తో వచ్చాయండి అవునండి మీకు పెట్టుకోంగానే ఒక బ్రైడల్ లుక్లో కూడా ఉంటుందండి ఈ లాంగ్ హారాలు ఇవన్నీ ఇవీ అక్కడ బిల్లింగ్ దగ్గర వేస్తారండి మీరు ఇవి తీసుకుని వెళ్ళి చూపిస్తే అక్కడ చెప్తారండి ఎంత పడతుంది ఎంత అనేది మీకు అన్ని డీటెయిల్స్గా చెప్ డీటెయిల్డ్గా చెప్తారండి సిల్వర్ పట్టీలా అండి అంటే ఎక్కువ సౌండ్ వచ్చే పట్టీలా అండి ప్లేయిన్వి ఇపుడు ఫ్యాన్సీ టైప్లో వస్తున్నాయి అలాగా అండి ఫ్యాన్సీ టైపులోవి ఈ పిల్లలికి బాగుండవండి మువ్వలు ఎక్కువ ఉన్నవే పిల్లలికి బాగుంటాయండి ఫ్యాన్సీ ఏంటంటే అమ్మాయిలు ట్రెండింగ్ కోసమని వాడుతున్నారండి ఇవి ఎక్కువ సౌండ్ ఉండేవి జు సిల్వర్వి అటువైపు ఉంటాయండి మీకు గోల్డ్ గురించయితే అక్కడ బిల్లింగ్ దగ్గర మీకు పాత గోల్డ్ ఇస్తే ఎంత వస్తుంది అవి వాళ్ళు చెప్తారండి సరే అండి ఇక్కడ గోల్డ్ సెక్షన్ మాత్రమేనండి మీకు డై గోల్డ్లో ఇంకేం చూపించమంటారండీ అంటే వడ్డాణము అరవంకీలు ఇలాంటివి చూపించమంటారాండి నెక్లెసులా అండి చోకర్స్లో చాలా డిజైన్స్ వచ్చాయండి చూపించనా అండి మీకు ఈ చోకర్స్ చాలా బాగుంటాయండి దీనిలో మోడల్స్ ఇంకా ఏం రాలేదు మేడం ఓకేనండి మీకు ఇవి నచ్చాయా అండి ఇవి కూడా ప్యాక్ చెయ్యించడానికి పంపిచ్చమంటారాండి అయితే మేము ఇవి బిల్లింగ్కి పంపుతామండి మీరు సిల్వర్ సెక్షన్లో సిల్వర్ చూసుకోండి సరేనండి